హలో వెల్ ఓకే ఓకే వెల్కమ్ మేడమ్ కూర్చోండి మేడమ్ ఏం కావాలి మేడమ్ మీకు నార్మల్ ఓకే మేడమ్ సిస్టమ్ లోపల ఉంది వస్తుంది మేడమ్ అవును మేడమ్ ఏమేమి కావాలి మేడమ్ ఒక థర్టీ టూ థౌసండ్ మేడమ్ ఓకే మేడమ్ థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ ఫార్టీ టూ మేడమ్ ఓకే మేడమ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది మేడమ్ మీకు ఆఫర్లో అయితే ఓక ఫార్టీ ఫార్టీ వస్తుంది మేడమ్ ఓకే ఓకే ఓకే మేడమ్ వేస్తాం మేడమ్ ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మేడమ్ ఎల్జీ తీసుకుంటారా ఆఫర్ మేడమ్ అది మామూలుగా ఫిషర్ ఆఫర్లో వచ్చింది మేడమ్ ఇది డిస్కౌంట్ ఉంటుంది మీకు ఫైవ్ స్టారు ఓకే మేడమ్ అది థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది మేడమ్ ఓకే ఇంకేం కావాలి మేడమ్ ఆఫర్లో స్పెషల్ ఆఫర్లో ఉంది మేడమ్ ఇప్పుడు ఇది తీసుకుంటారా మేడమ్ వాషింగ్ మిషను ట్వంటీ ట్వంటీ థౌసండ్ మేడమ్ ఒక అది థర్టీ టూ థౌసండ్ మేడమ్ ట్వంటీ థౌసండ్కి ఇస్తాం మేడమ్ మీకు సరే ఓకే మేడమ్ వాషింగ్ మెషన్ అయిపోయిన తర్వాత ఇది ఉంది మేడమ్ ఈ ఓకే మేడమ్ ఆఫర్లో ఉంటే మేము చెప్తాం మేడమ్ ఆఫర్ లేదు మేడమ్ ఇక నాలుగు ఉంది మేడమ్ ప్రాడక్టు ఆఫర్లో ఉంటే మేము చెప్తాం మేడమ్ ఓకే మేడమ్ ఓకే ఓకే ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్